నేను ప్రయాణం చేసేటప్పుడు ముందుగా బైక్లో పెట్రోల్ ఉందో లేదో నేను చూసుకుంటాను అలాగే బండి కండిషన్ బాగుందో లేదో అని చూసుకుంటాను ఏదైన్నా సరే నేను కొండలు ఎక్కి దిగాల్సి వచ్చినప్పుడు బ్రేకులు బాగా ఉన్నాయో లేవో అని చూసుకుంటాను ఎల్లప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ముందుగా నేను హెల్మెట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా అవసరం అదేవిధంగా నేను బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ను తీసుకొని వెళ్తాను నాకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ను కూడా పట్టుకుని వెళ్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా అన్నీ కూడా డాక్యుమెంట్లు కానీ పెట్రోల్ కానీ అన్ని చూసుకుంటాను ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సుఖంగా భద్రంగా ఉండేలాగా చూసుకుంటాను